రాష్ట్ర సంక్షేమానికి సంబంధించిన రాజకీయాల ఇంకా వార్తలపై నాకు ఆసక్తి ఉంది ఎందుకంటే మనం ఏ వస్తువు కొనుగోలు చేయాలి అన్న మనం ఏ వస్తువు మనం బతకాలి అన్న ఏదైనా కొనాలి అన్నా తిననికైనా ఆరోగ్యమైన ఆహారమయినా ఇవన్నీ రాజకీయ రాజకీయ వ్యక్తులుకు సంబంధించ్చింది కాబట్టి ఆ రాజకీయం మొత్తం మన రాష్ట్రం మొత్తం రాజకీయాల చేతిలో ఉంటుంది కాబట్టి అవి తెలుసుకునే బాధ్యత మనకి ఉంది ఎంతైనా సో నేను రాజకీయాలకు సంబంధించిన విషయాలు కొంచెం ఆసక్తిగానే చూస్తాను ఎందుకంటే వాళ్ళని బట్టే మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది కూడా ఉంటుంది రాష్ట్రం అనేది మొత్తం రాజకీయ చేతుల మీదనే నడవడం జరుగుతుంది కాబట్టి మన ఎక్కువ రాజకీయ వార్తలు పై ఆసక్తి ఉంది నాకు మనం ఈరోజు మనం చూసే వార్తల గురించి నా అభిప్రాయం ఏంటి అంటే విజయవాడలోని నంది గ్రామంలో వాసవి మార్కెట్లో వినాయకుని వినాయకుని విగ్రహానికి ఒక కోటిన్నర ఉత్త కరెన్సీ నోట్లనుతో అలంకరించడం జరిగింది అది చాలా బాగుంది కోటిన్నర కొత్త కరెన్సీలు ధర హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్స్ వీటితోటి ఆ దేవున్ని అలంకరించడం చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు చాలా కొత్తగా కూడా ఉంది చాలా మంచిగా ఉంది వినాయకుని అలంకరణ కూడా చాలా బాగుంది